మా గ్రాండ్ పేరెంట్స్ టైంలో వాళ్ళు ఎస్స్పెషల్లి మా గ్రాండ్ పేరెంట్స్ టైంలో అయితే వాళ్ళు ఊరికి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళ ఇంట్లో చదివింజు చదివించడం అనేది జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ వరకు కానీ ఇన్ జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో పూర్తిగా అమ్మాయిలకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి అంటే మెచ్యురిటీ ఏజ్ తర్వాత వాళ్ళని బయటికి రాకుండా ఇంట్లో మాత్రమే ఉంచి ఇంట్లో ఏమి జరిగినా ఇంట్లో ఉంచుతు అండ్ పెళ్ళి చేసి ఆ అత్తవారింటికి పంపించి అక్కడ బాధ్యతలు ఇచ్చి ఇలా ఈ కాంటక్ట్స్లో జరిగేది కానీ ఈ టైంలో మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చిన క్లారిటీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ అయితే ప్యార్లల్గా ఇల్లు చాలా హ్యాపీగా కామ్ గోయింగ్గా ఉంటుంది అని ఇప్పటికి చాలామంది క్లారిటీ రియాల్టీలోకి వచ్చారు అండ్ ఇన్కమంగ్ గురించి ఇన్కమ్ ఎర్నింగ్ గురించి పక్కన పెడితే ఇద్దరికి ఇండిపెండెన్సీ ఉంటుంది అండ్ ఎవరి మీద ఎవరు డామినేట్ చేసుకోకుండా ఇద్దరు ఈక్వల్ రైట్స్తో నివసించగలుగుతున్నారు ఈ టైంలో ఆ మెచ్యూరిటీ అనేది ఇప్పటి వాళ్ళకి వచ్చిందని నేను అనుకుంటున్నాను